నాకు ఇష్టమైన వంటకం చికెన్ బిర్యానీ చికెన్ బిర్యానీ ఎలా వండాలి అంటే ముందుగాల చికెన్ తీసుకోండి పెద్ద పెద్ద ముక్కలు తీసుకోవాలి చికెన్ మంచిగా తీసుకొని పసుపు కారం మసాలాలు అన్నీ కలిపేసి ఒక హాఫ్ అండ్ అవర్ టు ఫార్టీ ఫైవ్ మినిట్స్ వరకు ఫ్రిడ్జ్లో ఉంచండి అంటే గట్టిగా మూత పెట్టి ఉంచాలి ఫ్రిడ్జ్లో ఫ్రిడ్జ్లో మూతపెట్టిన తరువాత కావాలసిన కావలసిన ఇంగ్రీడియంట్స్ ఏవైతే ఉన్నాయో లైక్ ఉల్లిపాయలు తరువాత కొత్తిమీర కరివేపాకు తరువాత పచ్చి మిర్చి ఇవన్నీ కోసుకొని పెట్టుకోవాలి మంచిగా క్లీన్గా కడిగేసి కోసుకొని పెట్టుకోవాలి కోసుకొని పెట్టుకున్న తరువాత ఫస్టు వంటకంలో నూనె వేయాలి వంట గిన్నె తీసుకొని నూనె వేయాలి నూనె వేసి మళ్ళీ లోపల ఉన్న ఫ్రిడ్జ్లో ఏది అయితే ఉందో చికెన్ ఉందో ఆ చికెన్ని బయటికి తీసి ఒక టెన్ మినిట్స్ ఉంచి ఆ తరువాత ఈ గిన్నెలో వేసేయాలి ముందుగాల చికెన్ గట్టిగా మంచిగా ఉడికేటట్టు ఫైవ్ ఆర్ త్రీ బై ఫోర్త్ ఉడికేటట్టు ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసుకున్న తరువాత ఏవైతే ఇంగ్రీడియంట్స్ ఏవైతే ఉన్నాయో మనం తీసుకున్నవి అవన్నీ మంచిగా ఎర్రగా గోలించినట్టు చూసుకోవాలి చూసిన తరువాత ఇంగ్రీడియంట్స్ దాదాపు ఒక వన్ వన్ బై ఫోర్త్ పార్ట్ మాత్రమే ఉంచి మిగతా త్రీ బై ఫోర్త్ పార్టు బయటికి తీసేసుకోవాలి తీసుకున్న తరువాత చికెన్ మళ్ళీ వేయాలి చికెన్ వేసి ఉడకబెట్టిన చికెన్ ఏదైతే ఉందో అదే వేసుకోవాలి వేసుకున్న తరువాత మన బియ్యం వేసుకొని కొద్దిగంత బియ్యం కూడా వేసుకోవాలి ఆ తరువాత బియ్యం పైన మళ్ళీ మన ఇంగ్రీడియంట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ బయట పెట్టినాము అవన్నీ మళ్ళీ వేసుకోవాలి పైకి వేసుకోవాలి ఆ తరువాత మళ్ళీ చికెన్ కొద్దిగంత పై చికెన్ పైన మళ్ళీ బియ్యం బియ్యం పైన మళ్ళీ ఇంగ్రీడియంట్స్ ఇలా ఎన్ని కావాలో అన్ని వేసుకోవాలి వేసుకున్న తరువాత ఒక్క ఫార్టీ ఫైవ్ మినిట్స్ ఒక ఫిఫ్టీన్ మినిట్స్ హార్డ్లీ దానికన్నా ఎక్కువ లేదు మూత పెట్టేసి గట్టిగా మూత తీసి స్లిమ్గా పెట్టండి పెట్టిన తరువాత ఫిఫ్టీ మినిట్స్లో మీకు కంప్లీట్ అయిపోతుంది ఆ తరువాత తీసిన తరువాత మంచిగా గట్టిగా మనం అమృతం లాగా ఉంటుంది